నేను ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు మా పాఠశాలలో బాలల దినోత్సవం జరిపేవారు బాలల దినోత్సవాన్ని ముందు రోజు తరగతిలో పిల్లలందరినీ అడిగి క్రీడారంగంలో ఎవరెవరు పాల్గొంటారో అని అడిగి వారి పేర్లన్నీ రాస్కొని క్రీడారంగంలో వాళ్ళకి అనుమతిస్తారు అండ్ ఆటలాడడానికి వాళ్ళు నేర్పిస్తారు ఇంకా నేర్పిచ్చి ఆటలలో పాల్గొననిస్తారు ఆసక్తి గల పిల్లలకు మాత్రం కబడీ ఖోఖో వాలీబాల్ పరిగి పందెం మొదలైనవి ఆట్లా నేర్పించేవారు క్రీడ క్రీడలో పాల్గొని గెలిచిన వారిని విజేతలగా ప్రకటించి వాళ్ళకి బాలల దినోత్సవం రోజు అతిధిగా వచ్చిన వారితో బహుమతులు ప్రధానం చేయిస్తారు నేను నాలుగవ తరగతి చదివేటప్పుడు పరుగు పందెంలో గెలిచాను అందుకుగాను నాకు మొదటి బహుమతి వచ్చింది ఇది నాకు ఎంతో ఎంతో సంతోషకరమైన విషయంగా చెప్పవచ్చు తర్వాత ఎనిమో తరగతి చదివేటప్పుడు కబడీ పోటీలో పాల్గొనడం వల్ల అనంతపూర్లో నాకు ఆడ్డానికి ఛాన్స్ వచ్చింది అనంతపురం జిల్లా కురుగుంట చిత్తూరు బాలల బాలల బాలికలతో కలిసి ఆడి మొదటి స్థానంలో గెలుపొందాను మన జాతీయ క్రీడ హాకీ క్రీడలను ఒక ప్రాంతం ప్రజలు ప్రజలకు మరొక ప్రాంతం ప్రజలకు నిర్వహిస్తారు అలాగే ఒక జిల్లా మరొక జిల్లా ప్రజలకు కూడా నిర్వహిస్తారు నేను ఇంకా ఐదో క్లాస్ చదివేటప్పుడయితే లెజెండ్సు ఖోఖో కబడీ పరుగు పందాలు అక్కడక్కడ ఈ కప్ప గెంతలు అలాంటి ఆటలాడేదాన్ని నేను ఆడపిల్లలను కాబట్టి ఎక్కువగా బయటిదే బయట ఊర్లకైతే వెళ్ళలేదు నా ఆశను నా కొడుకు మీద నా కొడుక్కి నా కొడుక్కి నా చిన్న కొడుకు ద్వారా తీర్చుకోవాలని అనుకుంటా ఉన్నాను అందుకనే నా కొడుకుని ఫుడ్బాల్లో చేర్పిచ్చి ఫుడ్బాల్ గేమ్స్లో పాల్గొన్నాడు చిత్తూర్ డిస్టిక్కి వెళ్ళి అక్కడ పోటీలలో పాల్గొని మొదటి బహుమతి గెలుచుకొని వచ్చాడు కాలేజీకి బహుమతిని కూడా గిఫ్ట్గా ఇచ్చాడు